ప్రజలు అందరూ కలిపి చేసుకునే పండుగ అయితే జనవరి ఫస్ట్ అంటే ఇప్పుడు మామూలు పండుగలు హిందూస్ చేసుకుంటారు ముస్లిమ్స్ చేసుకోరు క్రిస్టియన్స్ చేసుకోరు కానీ జనవరి ఫస్ట్ అందరూ చేసుకుంటారు కదా ఇప్పుడు మేమూ కూడా అన్ని పండుగలు చేసుకుంటాము అంటే మా ఫ్యామిలీ మొత్తం జనవరి ఫస్ట్ అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటాం అంటే ఇప్పుడు అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కాబట్టి మేము అందరం కేక్ కటింగ్సు డ్యాన్స్లు ఇవన్నీ మేము అనే కాదు అందరూ అలాగే చేసుకుంటారు డ్యాన్సులు గాని కేక్ కటింగ్ అదే నైట్ ట్వల్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ట్వల్కి కేక్ కటింగ్లు అవన్నీ చేసుకుంటారు మేము కూడా గ్రాండ్గా చేసుకున్నాం ప్రజలు అందరూ కలిసి జరుపుకునే పండుగ అయితే జనవరి ఫస్ట్ అనమాట కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి అందరూ కలిసి చేసుకుంటారు